నేను ఎలాంటి క్రియేటివ్ రైటింగ్ కోర్సు చేయలేదు వ్యాకరణం లేదా నిర్మాణం వంటి ఏదన్నా సృజనాత్మకతను జోడించాలి అంటే ఎక్కువగా నేను ఇంటర్నెట్ సహాయం తీసుకుంటాను ఇంటర్నెట్లో పరిశోధించి నాకు అవసరమైనటువంటి కంటెంట్ను సమకూర్చి నాకు ఎలా కావాలో ఆ విధంగా నాకు కావలసిన విధంగా నేను తయారు చేసుకుని ఫస్ట్ వ్రాసుకుంటాను నాకు ఫస్ట్ ఇంగ్లీష్లో వ్రాసుకుంటాను ఇంగ్లీష్లో వ్రాసుకుని ఇంగ్లీష్లో వ్రాసుకున్న దాన్ని తెలుగులోకి నేను తర్జుమా చేసుకుని నాకు అవసరమైనటువంటి ఉపయోగ విధంగా నేను వాడుకుంటాను